తెలుగు భారతదేశంలోనే ఒక ద్రావిడ భాష ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన మరియు అభివృద్ధి చెందిన భాషలలో ఒకటి దీనికి రెండు వేల ఐదు వందలు సంవత్సరాలుకు పైగా చరిత్ర ఉంది మరియు ఇది భారతదేశంలోనే రెండవ అత్యంత మాట్లాడే భాషగా ఉంది తెలుగు భాషను తెలుగు ప్రజలు మాట్లాడుతారు వారు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నివసిస్తున్నారు తెలుగు భాష యొక్క మూలాలు ద్రావిడ కుటుంబంలోనే ప్రాచీన భాష అయిన ప్రాకృతం నుంచి వచ్చాయి ప్రాకృతం భారతదేశంలోనే ఔర సామ్రాజ్యం సమయములో మాట్లాడే భాష ఔర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత తెలుగు భాష ప్రాచీన తెలుగుగా రూపొందింది ప్రాచీన తెలుగు భాష ఆరవ ఆరవ శతాబ్దం నుంచి పన్నెండువ శతాబ్దం వరకు మాట్లాడే భాష పదమూడువ శతాబ్దం నుండి తెలుగు భాష ఆధునిక తెలుగుగా రూపొందింది ఆధునిక తెలుగు భాష పదమూడువ శతాబ్దం నుండి ఈ రోజు వరకు మాట్లాడే భాష తెలుగు భాష చాలా శక్తివంతమైన మరియు సున్నితమైన భాష తెలుగు భాషలో అనేక రకాల సాహిత్యము ఉంది వీటిలో కవితలు కథలు నాటకాలు మరియు నవలలు మరియు ఇతర రకాల రచనలు ఉన్నాయి తెలుగు భాషలో అనేక రకాల సంగీతము కూడా ఉంది వీటిలో శాస్త్రీయ సంగీతము రాగం మరియు ఇతర రకాల సంగీతం ఉన్నాయి తెలుగు భాష ఒక అందమైన మరియు సుసంపన్నమైన భాష తెలుగు భాష మరియు తెలుగు ప్రజల సంస్కృతి మరియు వారసత్యానికి ఒక ముఖ్యమైన భాగం